నమస్కారం సెయింట్ అగస్టిన్ హైస్కూల్కి స్వాగతం అండి చెప్పండి ఏ తరగతి వరకు అడ్మిషన్ కావాలండి మీకు ఉన్నాయండి జాయిన్ చేయాలనుకుంటున్న వారి పేరు ఏంటండి ఓకే రెండో తరగతి వరకు ఎక్కడ చదువుకుందండి పాప అవునా అక్కడి నుంచి మరి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకున్నారా అండి ఓకే అండి ఫీజ్ వచ్చేసి మూడవ తరగతికి ము ముప్పై వేలు అవుతుందండి ఇప్పటికయితే ఏం ఉండవండి నాలుగవ తరగతిలో చూద్దాం డిస్కౌంట్లు ఏమన్నా ఉంటే అవునా క్లాస్ ఫస్టా అండి పాప సరే అండి మీరు ఇంతగా అంటున్నారు కాబట్టి ఒక పదివేల డిస్కౌంట్ ఇచ్చి ఇర ఇరవై వేలకి ఇస్తానండి పాప డిసిప్లేన్ అంటేనే మా స్కూల్ అండి అందరూ చాలా డిసిప్లేన్గా ఉంటారు పాపది ఏ ఏ ఇయర్ బార్న్ అండి పాప సరే అండి పాపది ఐడి ఆధార్ కార్డ్ ఇవ్వండి ఒకసారి ఆధార్ కార్డ్ జిరాక్స్ ఏమైనా తెచ్చారా అండి

ఓకే అండి పాపని మరి వచ్చే నెల నుంచి జాయిన్ చ రమ్మనండి స్కూల్కి సరే అండి లేదండి మూడవ తరగతి మేము స్కూల్లోనే ప్రొవైడ్ చేస్తామండి బుక్స్ దానికి సపరేట్గా డబ్బులు కట్టాలి అది బుక్స్ కొనేటప్పుడు చెప్తానండి మీకు ధన్యవాదాలండీ మీ పాపను మా స్కూల్లో జాయిన్ చేస్తున్నందుకు